ఏవండీ అది మనకి టూ లాంగ్ సైజులు నోట్సులు కావాలి అండి అలాగే దాంతోపాటు మూడు షార్ట్ సైజులు నోట్సులు అండి ఒక హీరో పెన్ను అండి

బ్రాడ్ రూలూ బోర్డర్స్ కాదు అండి మనకి వైట్ సైజులు లాంగ్ నోట్స్ వచ్చేసి మనకి వైట్ కావాలి అండి షార్ట్ షార్ట్ నోట్స్ వచ్చేసి సింగిల్ రూల్డ్ అండి క్వాలిటీ ఏది అంటే మనకి క్లాజిక్ క్లాసిక్ ఉంటుంది కదా అండి క్లాసిక్కు క్లాస్ క్లాసిక్ కానీ క్లాస్మేట్ కానీ పర్లేదు అండి అంతా అంతేలేండి ఆ పర్లేదు అండి పర్లేదు అండి డబ్బులు అమౌంట్ డబ్బులు పర్లేదు కానీ అది చూడండి ఆ మూడు లేదులే అండి మంచిది క్వాలిటీ మంచి నాణ్యత ఉన్నదే కావాలి అండి పర్లేదు డబ్బులు తక్కువైనా డబ్బులు ఎక్కువైనా పర్లేదా

అవును అండి అవును అదేను అండి ఆ పిల్లలతో కొంచెం చింపేస్తారు కదండీ అందుకు అందుకు కొంచెం దళసరిగా ఉన్నది తీసుకుంటాను అనే మంచి లాస్ట్ టైం కూడా ఇలాగా హాఫు వైట్ ఉన్నది తీసుకున్నాము అండి అప్పుడు కొంచెం వాళ్ళు చిరిగిపోయాయి అండి అవి కొంచెం మనకి వాటర్ డ్రా నువ్వు మా మా మంచినీళ్ళు చుక్కలు పడిన వెంటనే అది కొంచెం పేజీ అనేది చిరిగిపోతుంది అండి అది అవును అండి అవును అండి అవును అండి అందుకే అండి అదేలే అండి మరి నీ హీరో హీరో పెన్ హీరో పెన్ను ఒక హీరో పెన్ను కూడా కావాలి అండి ఎంత పడుతుంది అండి ఇది హీరో పెన్ను అది బ్లూ అండి బ్లూ కావాలి అండి ఒకటి చాలు అండి అం టెన్ అది పది రూపాయలది ఉంటుంది కదండీ పది రూపాయలది ఒకటి ఇవ్వండి మొత్తం ఎంత అయింది చెప్పండి ఒకసారి లెక్క వేసుకొని రెండేమో లాంగ్ అండి మూడు ఏమో షార్ట్ నోట్స్ అండి మొత్తము రెండు వందల డెబ్భై అండి

సరే అండి సరే అండి బిల్ బిల్ ఇచ్చేయండి పర్లేదు అండి సరేను అండి సరేను అండి ఇదిగోండి ఇదిగో ఇదిగోండి డబ్బులు ఇదిగోండి సరే ఉంటాము ఉంటాను మంచిది